ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా సమర్థంగా అభివృద్ధి చేయడం కోసం అనేక మార్గాలు తీసుకోబడుతున్నాయి ఈ క్రమంలో విద్యార్థుల అవసరాలు వారి అభ్యాసం విద్యా ప్రేరణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వివిధ రకాల సహాయం అందిస్తుంది ఎస్కార్ట్ వంటి ప్రాజెక్టులు విద్యార్థులకు వివిధ రంగాలలో క్రమ పద్ధతిలో శిక్షణ సలహాలు మరియు మార్గనిర్దేశనను అందిస్తు వారి కెరీర్ రూపొందించడానికి సహాయపడుతాయి స్కైప్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విద్యార్థులు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా నిపుణులతో కనెక్ట్ అయ్యి వారి సందేహాలు తీర్చుకోవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభ శక్తులను గుర్తించి వారి విద్యా అభివృద్ధిని అవసరమైన అన్ని విధాలైన సహాయాన్ని అందించడం ద్వారా విద్యా వ్యవస్థకు మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ముందుకు పోతుంది